అన్నా అనుకోకుండాగా మేము మా మొబైల్ నెంబర్కి రెండు సార్లు రీఛార్జ్ చేసుకున్నాము అన్నా ఒకదాని ప్లీజ్ ఎట్లైనా కానీ క్యాన్సల్ చేయండి అన్నా అంటే ఒకటి కన్ఫామ్ అవ్వలేదేమో అని ఇంకొకటి చేసినాము కానీ రెండు ఒకేసారి కన్ఫామ్ అయినయినా ప్లీజ్ అన్నా ఎట్లైనా కానీ మాకు ఈ రీఛార్జ్ని క్యాన్సల్ చేయండి అన్నా ఈమెయిల్లో పెడతాంలే అన్నా ప్లీజ్ అన్న మా ట్రాన్సాక్షన్ ఎట్లైనా కానీ రద్దు చేయండి అన్నా ఒక్కదాన్ని ప్లీజ్ అనా చేస్తారా అన్నా మొబైల్ నెంబర్ చెబుతాము చూడండి అన్నా నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ నైన్ వన్ వన్ సిక్స్

ట్రాన్సెక్షన్ ఐడినా అన్నా చెబుతాము చూడండి అన్నా ఆరు సున్నా సున్నా ఒకటి ఏడు ఆరు తొమ్మిది సున్నా ఒకటి ఐదు ఆ అన్నా ప్లీజ్ అన్నా ఎట్లైనా కానీ ఒక దాన్ని ర క్యాన్సల్ చేయండి అన్నా ఆ అన్నా ఈమెయిల్ వస్తదా అన్నా సరే సరే అనా థ్యాంక్స్ అన్నా థ్యాంక్స్ అన్నా థ్యాంక్స్ అన్నా ఒక దాన్ని మీరు క్యాన్సల్ చేసినందుకు థ్యాంక్స్ అన్నా ఆ అన్నా సరే అన్నా